సాంప్రదాయ సందర్భాలలో నృత్యం చేసేటప్పుడు వ్యక్తులు ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు అంటే మంచిగా ధరిస్తు ధరించటం లేదు నృ నృత్య నృత్య కార్యకలాలు వేసుకునే కొన్ని సాంప్రదాయ దుస్తులు నగలు ఎవరినైనా ఎవరివి అయినా చెప్పండి అంటే హారం నెక్లెస్ ఇవి వేసుకుంటారు నగలు అనేవి దుస్తులు లంగా ఓణీ అండ్ చీర వేసుకుంటారు నృ నృత్యం ప్రదర్శించేవాళ్ళు ఇప్పడు అందరు జీన్స్ అండ్ నార్మల్ వెస్ట్రన్ వేర్గా వేసుకుంటున్నారు అప్పట్లో నృ నృత్యం చేసేటప్పుడు మంచిగా సాంప్రదాయంగా ఉండేవాళ్ళు నగలు వడ్డాణం హారం అండ్ గొలుసులు చెవులీలు అండ్ పాపిడి బిళ్ళ ఇవన్నీ ధరిస్తున్నారు నగలు దుస్తులలో చీర లంగా ఓణీ పంజాబీ డ్రెస్ ఇంకా మంచి మంచి గా ఇగా సంప్రదాయ దుస్తులు ఉన్నాయి కాకపోయినా ఇప్పుడు జీన్స్ టీషర్ట్స్ అండ్ ఫాంట్స్ ఇవి వేసుకుంటున్నారు అందరు కాకపోతే నృత్యం నృత్య నృత్యం ప్రస ప్రదర్శించేటప్పుడు మంచిగా సాంప్రదాయంగా ఉంటే మంచిగా కనిపిస్తుంది అలా వెస్ట్రన్ వేర్లో కనిపిస్తే కొంచం మంచిగా ఉండదు అందువలన ఎక్కువగా అందరు కూడా నృత్య నృత్య ప్రదర్శనలు చూడడం లేదు